నా ప్రాంతంలో అనేక విధాల వార్తపత్రికలు అందుబాటులో ఉన్నాయి అన్ని భాషల్లోనూ అన్ని రంగాల సమాచారం కలిగినవి వీటిలో కొన్ని పత్రికలు ప్రాచుర్యం పొందినవి మరికొన్నివైతే ప్రత్యేక విషయాలపై దృష్టి పెట్టినవిగా ఉంటాయి నా ప్రాంతంలో దొరికే ముఖ్యమైన వార్త పత్రికలు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి వార్త ఈ పత్రికలు రాజకీయాలు సమకాలన సంఘటనలను వ్యాపారం సినిమా మరియు జాతీయ అంతర్జాతీయ విషయాలపై సహా వార్తాలను అందజేస్తాయి ఇంగ్లీష్ పత్రికలు ద హిందూ ద టైమ్స్ ఆఫ్ ఇండియా డెక్కన్ క్రానికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవి ఉర్దూ హిందీ పత్రికలు కూడా కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి నేను పత్రికను ఇంట్లో సభ్యతంగా తీసుకొని చదువుతున్నాను భాష అద్భుతంగా ఉంటుంది విద్యార్థులకు అనుమైన కంటెంట్ సత్యానికి నిబద్దత స్పష్టత ఉండటం అలాగే ఈనాడు కూడా చదువుతూ ఉంటాను ఇది స్థానిక వార్తల కోసం ఎంతో ఉపయోగపడుతుంది నాకు అత్యంత ఇష్టమైన కాలం ఉదయం ఉదయపు సంతోషకరమైన వాతావరణంలో ఓ కప్పు కాఫీతో పత్రిక చదవడం ఒక గొప్ప ఆనందాన్ని ఇస్తుంది ఈ సమయమే మేధస్సు తాజాగా ఉంటుంది అంతవరకు డిజిటల్ పరికరాలు చూసుకుండగానే పేపర్ పత్రిక చేతిలో ఉండటం ఒక ప్రత్యేక అనుభూతి ఇంకా చెప్పాలంటే ఆదివారం ఉదయాలు మాత్రం మరింత స్పెషల్ ఎందుకంటే ఆ రోజు పత్రికలతో పాటు కార్టూన్లు ప్రత్యేక కథనాలు కూడా వస్తాయి